అవును సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు ఎలా సహాయపడగలను ఓకే సార్ ఓకే ఓకే సార్ త్యాంక్ యూ సార్ ఓకే సార్ మీరు ఒక ట్రావెల్ నుంచి చెప్తాను సార్ అయితే పర్సన్ ఎంతమంది వస్తున్నారో చెప్తారా సార్ ఓకే సార్ పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది సార్ టెన్ మెంబర్సుకి కూడా మీరు చూసుకోండి ఒకసారి మీరు ఫస్ట్ టైమ్ పెడుతున్నారని ఫస్ట్ టైము మా ట్రావెల్ ఏజెన్సీ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాం సర్ సో నార్మల్గా అయితే పర్ పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకుంటాం సార్ సో మీరు డిస్కౌంట్ మీద మొత్తమంతా తీసి అసలు ఎంత అవుతుందో ఏంటో అన్నది మీకు చెప్తాను సార్ అండ్ ఫుడు సార్ మీకు ఏసీ కావాలంటే ఏసీ నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ పెడతాం సార్ ఒకే సార్ సో సిక్స్ హండ్రెడుకే ఫుడ్డు అకామడేషను అంత వస్తుంది సార్ అయితే మీరు అకామడేషన్ అంటే మీరేమన్నా అక్కడ ఉంటారా సార్ ఏమైనా టూ డేస్ స్టే చేస్తారా సార్ అక్కడ అయితే మారేడుమిల్లి సైడు అయితే వాటర్ఫాల్స్ అయితే ఉంటాయి సార్ త్రీ వాటర్ఫాల్స్ అయితే ఉంటాయి మీరు మార్నింగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు సార్ మీరు మార్నింగే బయలుదేరితే మార్నింగే వ్యూ చూసుకుని ఈవినింగ్కి రిటర్ను అయిపోవచ్చు లేదా మేము అక్కడ ఎంజాయి చేయాలి అని అనుకుంటే అక్కడ ఆల్రెడీ రెస్టారెంట్స్ గట్టా ఉంటాయి సార్ మీరు అక్కడ స్టే చేయచ్చు సో లేదు మేము స్టే చేసుకుంటాం అయితే ఫుడ్డు అయితే మేము ప్రొవైడ్ చేస్తాం గానీ హోటల్స్ అయితే మీరే బుక్ చేసుకోవాలి సార్ ఓకే సార్ అయితే మీరు ఎన్ని డేస్ ఉంటారో అని చూసుకుంటే ఒకసారి మేమైతే అదర్ ఫుడ్ కోసం మాట్లాడుకుంటాం సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ త్యాంక్ యూ సార్